రవాణా వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెంది చెందినట్లు క్రొత్తగా ఆర్టీసికి టిక్కెట్లు ముందు బుక్ చేసుకొనేందుకు అవకాశం చేసారు ఇలా చేయడం వల్ల లైన్లలో నిలుచొని సమయం వేస్ట్ చేసుకోకున్న పని లేదు ఆర్టీసి వారు యాప్లు కూడా అభివృద్ధికి చేసారు గూగుల్ మ్యాప్ ద్వారా మార్గాలు కూడా సు సులభంగా తీ తీసుకోవ తీసుకు వచ్చే అవకాశం అండ్ మనం లైన్లలో నిలుచొని టిక్కెట్లు తీసుకొని అయితే అవసరం ఉండదు ఆన్లైన్లోనే టిక్కెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు రై రై రైల్వే స్టేషన్స్లలో కూడా మనం ఆన్లైన్ ద్వారా అయితే టిక్కెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు అక్కడ లైన్లల్లో క్యూ పద్ధతి పాటించి ఆ లైన్లల్లో నిలబడడం లేకుండా మనం డైరెక్ట్ ఆన్లైన్ ద్వారా మనం టిక్కెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు ఎక్కడి నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి అని టిక్కెట్లలో బుక్ చేసుకుంటే మనకు టిక్కెట్లు అయితే ఆటోమేటిక్గా ఆన్లైన్లోనే బుక్లు బుక్ అయిపోతాయి యాప్స్ ద్వారా సో అలా అయితే మనం అయితే టికెట్ను అయితే బుక్ చేసుకోవచ్చు మన టైమ్ను వేస్ట్ చేసుకోకుండా